సార్ చెప్పండి సార్ నేను బీరప్ప సార్

సార్ అరటి పండ్లు ఉన్నాయి సార్ మా దగ్గర తీసుకుంటారా సార్ ఒక గెల సార్ ఆరు గెలలు కావాలా సార్ ఒక గెల వచ్చి టూ ఫిఫ్టీ సార్ రె రెండు వందల యాభై రూపాయలు ఒక గెల సార్ తక్కువ మా దగ్గర మేము పండించి రైతులు మా మార్కెట్లో తీసుకొస్తాము మాకు తక్కువ ఎట్ల అమ్ముతాము సార్ సార్ పండ్లు క్వాలిటీ కానీ గిలిటీ కానీ అన్ని బాగుంటాయి సార్ మా పండ్లు మీకు ఇష్టమైతే కొనండి లేకుంటే వద్దు మా దగ్గర ఏమో పంట పండించడం రైతులు పొలం నుంచి పండిస్తున్నాము కాబట్టి మీకు బాగా చెప్తున్నాము మా మార్కెట్లోకి తీసుకొచ్చాము మీరు అడిగితే అది

సార్ మూడు వందలకి మాట్లాడండి సార్ లేకుంటే మాట్లాడకండి రెండు వందల యాభై చెప్పినాము మీకు మీడియం రేటు

రాదు సార్ వన్ ఫిఫ్టీకి రాదు రెండు వందల యాభై పైన మాట్లాడండి ఇంకా మేము అక్కడికి లాస్ట్ రేటు రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నాము మీకు తక్కువ రేటు ర రైతులం కాబట్టి మేము మా సేనలో పండించుకొని వచ్చి తీసుకొచ్చి మా దగ్గరికి తెప్పించినందు రెండు వందల యాభై రూపాయలు రేటు చెబుతున్నాము ఇష్టం వస్తే కొనండి అవును సార్ ఆరు గెలలు కాకుంటే పది గెలలు తీసుకోండి నేను ఏం వద్దు అనను మీకు ఎన్ని ఒక గెలలైనా రెండు గెలలైన రెండు వందల యాభై రూపాయలకి ఒక రూపాయి తక్కువ ఇవ్వను సరే అయితే ఓకే సార్